లుకుమా బ్లాంకో ఆల్మాండ్ రైజిన్స్ అప్రికాట్స్ ఫ్రూన్స్ బ్లూ బెర్రీస్ చెర్రీస్ పపాయా కివీ మోజీ బెర్రీస్ బ్లాక్ బెర్రీస్ పెర్సిమాన్స్ జాక్ ఫ్రూట్ పియర్స్ ట్యాంజెర్రీస్ మ్యాంగో స్లైస్ ట్యామరిండ్ సూర్సో